హలో ఆ ఏంటండి

ఎగ్జామ్ ఉందండీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నించీ ఎగ్జామ్సు ఇంట్లో ప్రిపేర్ చెయ్యండి వచ్చిన తర్వాత ఆ పెట్టవచ్చండి అట్లాగేనండి

అట్లాగేనండి ఫైనల్ ఎగ్జామ్స్ అండి

సమ్మర్ హాలిడేలండి అట్లాగే

ఇంగ్లీష్ టీచరండి పేరా మధు అండి అట్లాగేనండి ఫోన్ చే